తోటపని మొదలుపెట్టడం అభిరుచిగా చేసుకోవాలని నాకెప్పుడూ అనిపీయలేదు తోట అంటే నా దృష్టిలో మా అవసరాలకు కూరగాయలు పండించుకొని మాకొకరోజు కూరకు ఒడ్డెక్కితే అదే చాలనుకున్నాం కాబట్టి ఈ వంకాయలు ఆలుగడ్డలు టామాటలు తోటకూర బీరకాయ వీటివరకే ఉంచుకున్నాం అది నేను అభిరుచిగా అసలు నేనెప్పుడూ అనుకోలేదు ఎందుకంటే మేం అంత రేంజ్కి ఎప్పుడూ మేం చెయ్యలేదు ఎందుకంటే ఈ తోటకూర వరకు వండుడే మా పని అది అసలు అభిరుచే కాదు అది అసలు ఏదీ కాదు నా విషయానికొస్తే కాబట్టి అది అసలు నేను దానిలెక్క కన్సిడర్ చెయ్యను అభిరుచి అంటే ఏంటిది నాకు ఇష్టంగయినా ఇష్టం అని నేననను నేను కొంచెం చిన్నగా ఉన్నప్పుడు చెట్లు పెట్టి అవి పెరిగితే గమ్మత్తనిపిచ్చేది కాబట్టి ఏదో అట్లా పట్టింపుతోని ఉండేది గానీ నేనెప్పుడూ దాన్ని అభిరుచిగా అనుకోలేదు అది నాకు అనిపీయలేదు అసలు ప్రేరణే రాలేదు ఆకలైంది కాబట్టి ఏదోటి ఊరికే కొనుక్కోనీకి లేక ఏదన్నా ఒకటి చేసేది అట్లా రోజు కొనుక్కోనీకి ఉండదు కాబట్టి మన సొంతగా మనమే చేసుకుంటే బెటర్ అని మన పని ఏదన్నా ఒకటి ఉపాయం చేసి ట్రై చేసినా ఇంకంతే